ఎప్పుడైన ప్రత్యేకంగా ఫోటోగ్రఫీ కోసం ప్రయాణం చేసారో అది అనుభవాన్ని మనం ఎలా ఉంటుందో ఆ కళను ఎలా ప్రభావితం చేసుకున్నామో మనం తెలుసుకోవాలి నేను ముందుగా ఫోటోగ్రఫీ కోసం అనే ప్రయాణ ప్రయాణించిన ప్రదేశం వచ్చి లడక్ అక్కడ విజువల్స్ అన్ని కూడా చాలా అందంగా సౌకర్యంగా చాలా మనకి మంచి అనుభూతిని కలిగించే విధముగా అక్కడ వాతావరణం ఉంటుంది అక్కడ అయితే రేతి రకములైనటువంటి ఉష్ణోగ్రతతో కూడినటువంటి ప్రదేశాలు ఉంటాయి ఉదాహరణకు అటు వైపుగా వెళ్తే మంచు కొండలు కూడా ఉంటాయి ఆ మంచు కొండలలో మనకి చాలా చలిగా అనిపిస్తుంది అక్కడ మనం కాని క్యాంప్ వేసుకొని మన ముందరే అగ్గిని వెలింగించుకొని కూర్చుంటే అవి చలనానికి చాలా చాలా సంతోషంగా ఉంటాము మనకి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి కలుగుతుంది అటువంటి అనుభూతి మనకి ఎప్పుడూ కూడా మన చుట్టుపక్కల ప్రదేశాలు అనిపించదు అంతే కాకుండా మరొకవైపు వెళ్ళినామంటే అక్కడ ఎండు నేలెట్తో కూడినటువంటి కొండలు ఉంటాయి అక్కడ కూడా క్యాంపింగ్ వేసుకొని చాలా సౌకర్యంగా కూర్చోవచ్చు అటువంటివి కూడా మనం రోజువారి జీవితంలో చూడలేం కాకపోతే అటువంటి స్థలాలకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం అలా సంతోషంగా ఉండగలం